హలో హలో గోల్డ్ మేనేజరా అండీ మీరు మేము గోల్డు లోన్ తీసుకుందాం అనుకుంటున్నాము గోల్డ్ మీద లోన్ ఎట్లా ఇస్తారండి మీ

అంటే ఎన్ని తులాలు పెట్టుకుంటే వన్ ల్యాక్ అండి మూడు తులాలకు వన్ ల్యాకా అండి మరి ఇంత తక్కువ ఇస్తున్నారా అండి అమౌంటు అంత తక్కువ ఇస్తే ఎట్లా అండి పెరిగినా కానీ మాకు కావాలి కదా అండీ మేనేజర్ గారు అది మేము ఒక పది తులాలు గోల్డ్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నాము ఇచ్చేది చెప్పండి ఎంత ఇస్తారని

వన్ సిక్స్టీ పర్సెంటా అంటే ఎంతొస్తా ఎంతిస్తా అంటే ఎంత అంటే తులంకి ఎంత ఇస్తారు అండి ఒక లోను తులంకి ఎంత లోను ఇస్తారు అంటున్న నాకు ఐదు లక్షలు కావాలండి

ఇరవై తులాల మేమే పెట్టుకుంటామండి మీరు మనీ ఎంత ఇస్తారో మాకు చెప్పండి

ఉందండి మీరు ఇచ్చే రేట్ చెప్తే మేము కొంచెం దాన్ని కన్వీనియంట్గా ఉంచుకొని మేము పెట్టుకుంటాం అండి తులానికి సిక్స్టీ పర్సెంటా మరీ అంత తక్కువనా అండి అంతేనా ఇంకేమి ఎక్కువ ఇవ్వరా అండి అంటే ఎక్కువ ఎక్కువ ఇవ్వరా ఏమన్నా అవునా నువ్వే ఫోన్ కట్ చేయరా నువ్వే